నేను పెట్టిన సైజ్ ఒకటి మీరు నాకు పంపించిన సైజు ఒకటి ఇది రాంగ్ సైజులో పంపించారు నేను పం చెప్పిన కలర్ కూడా చేంజ్గా ఉంది సో దీన్ని నేను రిటర్న్ పంపిస్తున్నాను రిటర్న్ బుక్ చేస్తాను